భారతదేశం అధికారిక భాష అయిన హిందీతో తెలుగు భాషను పోలిస్తే ఏమి అవ్వదు పోల్చవచ్చని నేను అనుకుంటాను ప్రాచీన కాలం నుంచి భారత దేశంలో తెలుగు భాషను చాలా గౌరవిస్తున్నారు మన తెలుగు భాషపైన కూడా మనకు పాటలు ఉన్నాయి అంత కీర్తితో తెలుగు భాష ఉంటుంది కాబట్టి హింది భాషతో పోల్చినట్లు అయితే ఏమి అవ్వదు కానీ తెలుగు భాషను హింది భాషతో పోల్చినట్లు అయితే అందరు భారతదేశంలో సగానికి పైగా ప్రజలు హిందీ భాషను మాట్లడుతున్నారు కాబట్టీ తెలుగు భాష అర్థం చేసుకోడానికి వారికి చాలా కష్టంగా ఉంటుంది తెలుగులో చాలా యాస కూడా ఉంది ప్రతి చోట యాస అనేది చేంజ్ అవుతుంది మరియు కృష్ణ జిల్లాలో ఒకలాగా తూర్పు గోదావరి జిల్లాలో ఒకలాగా కాకినాడలో ఒకలాగా ఒరిస్సాలో ఒకలాగ ఇదీ మారుతుంది